యోగా అనేది ఆరోగ్యానికి ఎంతో అవసరం యోగా అనేది ఆరోగ్యానికి కాకుండా మన ఆత్మరక్షణకో అదే విధంగా మన ఫిజికల్ ఫిటనెస్కో ఈ యోగా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ యోగా చేయడం వలన మనలో ఉన్న ఒత్తిడి టెన్షన్స్ అన్నీ కూడా తగ్గుతాయి సమస్య ఉన్నా అదే విధంగా గుండెజబ్బులు ఉన్నా లేదా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా మనకు తగ్గుతాయి అంతేకాకుండా యోగా వలన మనకి ఒకపని మీద ఫోకస్ అనేది పెరుగుతుంది మనం ఒక పనిపట్ల ఏకాగ్రత అనేది చూపగలుతాము ఈ విధంగా యోగా అనేది రకరకాలుగా మనం వాడుకోవచ్చు అందరు కూడా యోగా చేయడం వలన మంచి ఆరోగ్యాన్ని ఆత్మరక్షణ అదే విధంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు యోగా చేయడం వలన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది